హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం మేడం మేము మేము మా పాప మేము ఇద్దరి పిల్లలకి ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్కి అడ్మిషన్స్ కోసం మీ స్కూల్లోని జాయిన్ చేయాలనుకుంటున్నాం మేడం ఫీజు ఎలా ఉంటుంది ఎల్కేజీకి చాలా ఎక్కువ చెప్తున్నారు మేడం ఫీజు బుక్స్ కూడా అందుల్లోనే వస్తాయా మేడం ఓకే ఓకే అంటే షూ కూడా మీరే ఇచ్చేస్తారా మేడం ఓకే మేడం అయితే మేడం బస్ ఫెసిలిటీ ట్రాన్స్పోర్ట్ ఉందా మేడం మా ఒక స్టాప్ అని ఉండాలా మేడం లేదంటే మన ఇంటికి వచ్చి పిక్ అప్ చేసుకుంటారా మేడం ఒకే మేడం మేడం మరి మనకి కంప్యూటర్ లేబ్ ఫెసిలిటీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మేడం గేమ్ గేమ్స్ ఏమైనా అంటే మేడం స్పోర్ట్స్ చెస్ షటిల్ బ్యాట్మింటన్ నేర్పిస్తారా వాట్లికి ఫీజ్ ఏమైన వేరేగా కట్టుకోవాలా మేడం అందులోనే అన్ని పెట్టె ఎంత కట్టాలి మేడం స్టడీ హవర్స్కి ఓకే మేడం అయితే మేడం స్విమ్మింగ్ అయ్యి ఏమైనా నేర్పిస్తారా మేడం ఆహా మేడం ఎక్స్ట్రా క్లాసెస్ కండక్ట్ చేస్తాను అంటున్నారు కదా టైమింగ్స్ ఎంతవరకు మేడం వన్ హావరా టు హావర్సా మేడం అంటే మేము మీ స్నాక్స్ అవి పంపించడానికి కొద్దిగా మాకు వీలుగా ఉంటుంది కదా అందుకని పేరెంట్స్ని అలౌ చేస్తారా మేడం సరే మేడం మేడం టుమారో టెన్ ఓ క్లాక్కి మేము వచ్చి కొద్దిగా ఫీస్ కడతాము మీరేమైనా తగ్గిస్తారా మేడం వస్తే మాట్లాడతారా సరే మేడం సరే మేడం థ్యాంక్యు మేడం బాయ్ మేడం